హాయ్ అండి మీ పేరు ఏంటండి నా పేరు స్వీటీ అండి నేను రాజమండ్రి అండి మీరు

అవునండి ఆంధ్రప్రదేశ్లో ఇదే పెద్ద రైల్వే స్టేషన్ అండి విజయవాడలోనే ఎక్కారా అండి సరేనండి విజయవాడ పెద్దది కదండి అదే ఇండియాలోనే విజయవాడ రైల్వే స్టేషన్ పెద్దదండి పద్దెనిమిది ట్రాక్లు పది ఫ్లాట్ఫార్మ్లు తెలియని వాళ్ళు వస్తే చాలా ఇబ్బంది పడిపోతారండి ఇక్కడ మునుపటితో మునుపటితో పోలిస్తే విజయవాడ రైల్వే స్టేషను చాలా డెవలప్ అయ్యిందండి టెక్నాలజీ కూడా బాగా పెరుగుతుంది అదే ఎప్పుడూ జనాలు ఉంటూనే ఉంటారులెండి ఇక్కడ అంతాను ఫుల్గా ఉంటారసల ట్రైన్ ఎక్కి దిగినప్పుడు కూడా అసలు ప్రతీ ట్రైనులో ఎక్కువ మంది జనాలు ఉంటారు సరేనండి